నేను మా ఇంట్లో వంట చేయడం నేను ఎలా మొదలు పెట్టాను అంటే చిన్నప్పుడు మా అమ్మ మా ఇంట్లో వంట చేసేటప్పుడు నేను చూస్తూ ఉండేదాన్ని అలా నేను అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను చాలా వంటలు అయితే చూసి చాలా నేర్చుకున్నాను నా మొట్టమొదటిగా ఒక వంటను అయితే నేను మా ఇంట్లో నా ఎంత్ క్లాస్ ఆ టైమ్లో నేను నేర్చుకున్నాను ఆ చేసాను కూడా అది బిర్యానీ ఆ బిర్యానీ చేసాను ఆ బిర్యానీ అందరు కూడా నేను మొట్టమొదటిగా చేసాను కాబట్టి అందరు కూడా తినడానికి ఆసక్తి చూపించారు అలాగే ఆ వంటకం చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళ అందరికి కూడా అది చాలా రుచిగా కూడా ఉందని చెప్పారు మళ్ళీ మళ్ళీ కూడా చేయించుకుంటారు ఇప్పటికి కూడా అంత బాగా నచ్చింది అప్పుడు నా మొట్టమొదటి వంట అయితే అది అందరికి బాగా నచ్చింది అదే మా అమ్మ నుంచి నేర్చుకున్నాను నేను